చెప్పండి దానికోసం టెన్షన్ పడాల్సిందెం లేదమ్మా ఇరవై ఆరు తారీకు అప్లికేషన్లు అవన్నీ చేయొచ్చు అప్డేట్ చేస్తారు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు వస్తాయి మెల్లిగా నిధానంగా ఒకసారి అప్లికేషన్ చేసాక రాకపోతే మళ్ళీ ఇంకోసారి చెయండి అట్లా ట్వంటీ సిక్స్త్ వస్తాయి మళ్ళీ పెట్టుకోవాలి అప్లికేషను మళ్ళీ ఇంటికి ఒకవేళ్ళ అప్డేట్ అయితే మీ ఇంటికోచ్చి మీ ఫోటో తీసుకెళ్తారు లేకపోతే మళ్ళీ అప్లికేషన్ చేయాలి ఓకే మ్యామ్ సరే చూశావమ్మా మా చేతిలో ఎం ఉన్నట్టుగా